విద్య అనేది అందరికీ ప్రాథమిక అవసరం విద్య ఒక ఇంటిని చక్కదిద్దుతుంది విద్య వల్ల ఎంతో మంది తమ పేదరికాన్ని పోగొట్టుకుంటారు విద్య అనేది చాలా కీలకమైన అంశంగా ప్రతీ ఒక్కరి జీవితంలో మారుతుంది విద్య వల్ల కూడా సమాజం ఎంతో మెరుగుపడుతుంది విద్య వల్లే మనకి భారతదేశం యొక్క ప్రగతి ముందుకు వెళుతుంది కాబట్టి విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి పేదలు సైతం ఉన్నత విద్యను పూర్తి ఉచితంగా అందించాలి ఈ ఇలా అందించినప్పుడే వారిలో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తయారవుతారు వాారిలో కూడా పేదరికం పోతుంది విద్యవల్ల విద్య వల్ల ఎంతోమంది బాగుపడతారు విద్య వల్ల చాలా కుటుంబాలు చాలా ప్రజలకి కూడా వృద్దిలోకి వస్తారు విద్య అనేది ప్రతీ ఒక్కరి ప్రాథమిక అవసరంగా మారి విద్యను ప్రతీ ఒక్కరు కూడా ఉచితంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను